పాటలు పాడటాన్ని మీ జీవితంలో ఇతర అంశాలు ఉద్యోగం లేదా చదువు వంటి వాటితో ఎలా సంతులనం చేసుకుంటారు పాడడం అనేది అదేమి నా లైఫ్లో స్పెసిఫిక్ థింగ్ కాదు నేను జనరల్గా అంటే మేము రోజు నేను రోజు పాటలు పాడతాను అంటే అది ఒక హాబీ లాగా లేదా ఏదన్నా ఒక పనిలాగా కాకుండా నాకు మనస్సు తోచినప్పుడు లేదా నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు పాటలు పాడతాను అది దానికి పాడడం కానీ లేకపోతే నా చదువు కానీ నా ఉద్యోగానికి కానీ ఎప్పుడూ అడ్డం రాలేదు దానికి సంబంధం కూడా లేదు ఎందుకు పాటలు పాడడం అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడన్నా చదవడం ఎక్కువయినా లేదా హోమ్ వర్క్ ఎక్కువయిపోయినా నేను పాటలు పాడతాను పాటలు పాడటం అనేదానికి చదువుకి ఎప్పుడు అడ్డు రావద్దు ఒకవేళ పాడడ్డాన్నే